మా ప్రాంతంలో గంగమ్మ జాతర ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో జరుగుతుంది ఈ జాతరలో పూజలు హారతి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి భక్తులు విపరీతంగా హాజరవుతారు ముఖ్యంగా దేవత పూజ కోసం ఈ జాతర ప్రసిద్ధిగాంచింది జాతరలో మేళాలు పాటలు ప్రదర్శనలు జరుగుతాయి ప్రత్యేక పందాలు బజార్లు పంచదారల బొమ్మలు ప్రత్యేక ఆకర్షణలు చిన్నప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి ఈ జాతరకు వెళ్ళిన జ్ఞాపకాలు ఉన్నాయి ఆ ఆత్మీయత సందడి ఇప్పటికీ మర్చిపోలేను